చెప్పండి

ఉంటుంది కదా మేడం మాకు పెట్రోల్ ధరలు పెరిగాయి లాస్ట్ ఎంత ఇస్తారో చెప్పండి ఒక్క ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి ఇక ఫైవ్ హండ్రెడ్ వేరే వెహికల్ చూసుకోండి మరి మాకు అర్లీగా కానీ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాము అనుకున్నాము మీరు ఫోర్ హండ్రెడే ఇస్తారంటావు మరి మాకు పడద్దా మేడం రోజు మొత్తం తిరిగినా ఫైవ్ హండ్రెడ్ వస్తలేవు పెట్రోల్ ధరలు పెరిగాయి కదా మరి బస్సుకెళ్ళండి బస్సు అయితే బస్సుకే వెళ్ళండి మరి బ బస్సు చిన్నచిన్న షాపులలో ఆగదు కదా మేడం ఆపుతాము అయ్యో క్యాబ్ బుక్ చేసినాము అన్నాక మీరు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాముగా మేడం

ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు రమ్మంటారా మమ్మల్ని సరే మరి వస్తాము బస్టాండ్లో ఉండండి రెండు గంటలు